హలో సార్ రాజు ప్రోవిజన్ షాపేనా ఏమి లేదు సార్ మాకు సరుకులు కావాలి మొత్తం చింతపండు నూనె ఎర్రగడ్డలు పసుపు షాంపులు సబ్బులు

సబ్బులు షాంపులు పౌడర్లు పప్పు నూనె ఇంట్లోకి కావలసిన సరుకులు అన్నీ లిస్ట్ రాసిస్తాను సార్ మొత్తం ఎంత అవుతున్నయో మీరు చెప్తే

కందిపప్పు కేజీ పెసరపప్పు కేజీ చక్కెర కేజీ చింతపండు కేజీ ఎండుమిర్చి కేజీ ఆయిల్ ఒక డబ్బా షాంపులు మాకు సన్ఫ్లవర్ ఆయిల్ సార్ సన్ఫ్లవర్ ఆయిలు సన్ఫ్లవరు ఆయిలు చిం చింతపండు ఎర్రగడ్డలు అన్నీ ధనియాలు తెల్లగడ్డలు జీలకర కల్లు ఉప్పు సాల్టు ఇంకా దానికి సంబందించి మేము లిస్ట్ కోకోనట్ ఆయిలు సర్ఫు షాంపులు పౌడర్ డబ్బాలు ఇంట్లోకి కావలసినవి అన్నీ నేను చెప్పాను సార్ ఈ లిస్ట్ ఎంత అవుద్ది చెప్పండి సరే సార్ మీరు డే దేని ద్వారా గూగుల్ పే

సరే సార్ మా అడ్రస్ వచ్చి ఇస్లాంపేట డై ఇంటి నెంబర్ వచ్చి ఆరు మూడు ఇరవై నాలుగు బై ఏ సరే సార్ మేము డెలివరీ బాయ్ చేత మీరు జాగ్రత్తగా మా సరుకులు పంపించండి మేము మీకు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేస్తాం అండి ధన్యవాదాలు సార్